హలో నేను ఫ్లిప్కార్ట్లో హూడీ కోసం వెతుక్కున్నానండి నాకూ పింక్ కలర్ హూడీ కావాలి సైజొచ్చి ఎస్ ఎస్ సైజ్లో పింక్ కలర్ హూడీ కావాలి ఇంకా దానికి క్యాప్ ఉండాలి క్యాప్ పైన ప్రింట్ ప్రింట్ లేకున్నా ఎంబ్రాయిడరీ అయినా ఓకే క్లాత్ వచ్చి కొంచెం కంఫర్టబుల్గా ఉండేది కావాలి కాటన్ కానీ ఉలెన్ కానీ కంఫర్టబుల్ క్లాత్ కావాలి నేను ఇది వింటర్ ఎక్కువగా ఉంది చలి ఎక్కువగా ఉంది అందుకని కొనుక్కుంటున్నాను